హలో నా పే నా పేరు మల్లికా ఇతాక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాలేనా సార్ మా పిల్లలని మీ స్కూల్లో చేర్చాలనుకుంట్నాము అడ్మిషన్స్ ఉన్నాయా సార్ ఇద్దరినీ సార్ పాప బాబు పాప ఎల్కేజీ అబ్బాయి సెకండ్ క్లాస్ అడ్మిషన్ ఫీజ్ ఎంత సార్ అన్ మామూలుగా అడ్మిషన్ ఫీజ్ చెప్పండి సార్ ఆనక డే స్కాలరు అది చూసుకుందాము

ఎవరికైనా అంతే సార్ అడ్మిషన్ ఫీజు పాపకైనా బాబుకైనా మామూలుగా నార్మల్ ఫీజ్ సార్

ఫుడ్డు స్టడీ అవన్నీ బాగుంటాయి సార్

అంతే సార్ అందరూ మీ స్కూల్ గురించి మంచిగా చెప్తున్నారు అంతా స్టడీ క్లాసులు కానీ అంతా ఫుడ్డు అన్నీ బాగుంటాయని అందుకే చేర్చాలనుకుంటున్నాము సార్

ఓకే సార్ మంచిది మంచి రోజు చూసుకుని తీసుకొచ్చి చేర్చుతాము సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్